ఎప్పుడు ఇదేనా ఇదేనా ఇదేనా అన్న అన్నన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు ఈ ప్రపంచం నుంచి బయట ప్రపంచంలోకి ట్రావెల్ చేయాలి అనుకున్నాను సో రీసెంట్గా వెళ్లిన ప్రదేశం ఏంటంటే మామూలుగా బయటకు వెళ్లిన ప్రదేశం ఏంటంటే గోకర్ణ గోకర్ణ మురుడేశ్వర్ అలాగే దాంతోపాటు చూసింది జాక్ వాటర్ఫాల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయనంటే

బయటకి వెళ్లి ఎంజాయ్ చేసింది వేరు మనం ఎంజాయ్ చేసింది వేరు అనిపిస్తుంది సో మనది మనము బయటకు పోయి ఎక్స్ప్లోర్ అయ్యి మన లోపల ఉన్న ఫీలింగ్స్ని బయటకి పెట్టి మనం ఏదై ఎప్పుడైతే ఏదైనా అనుకుంటాం కదా ఇంతేనా లైఫ్ అని కానీ బయటకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఈ ఇది కాదు లైఫ్ అంటే ఇంకా చాలా ఉంది బయట ప్రపంచం వేరే ఈ ప్రపంచంకి బయట ప్రపంచంకి చాలా వేరే ఉంది బయట ఎవ్వరూ ఎవరితోని నీకు అవసరం లేదు బయట నీది నువ్వు ఉంటే చాలు నీ నీ అంతట నువ్వు నీ అంతట నువ్వు ఎంజాయ్ చెయ్యాలి అంటే లైఫ్ని ఆడకి వెళ్ళినప్పుడు గోకర్ణ మెయి గోకర్ణల మెయిన్ అంటే ఆత్మ లింగం దర్శనం చేసుకోవాలంటే అదృష్టంగా ఉండాలి దర్శనానికి మాత్రం చాలానే వెయిట్ చేసాం ఎలా అంటే ఒక

అలా అనిపించింది అనమాట ఇంకొకటి శివుడు అయితే చాలా చాలా బాగుండే ఆ మురుడేశ్వర్లో తొందరగానే దర్శనమైంది కానీ ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా తిరిగి తిరిగి తిరగడానికి టైం సరిపోతుంది అలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఇంకొకటి జాక్ వాటర్ఫాల్స్ జాక్ వాటర్ ఫాల్స్లో ఒకటి చిన్న వన్ వే రూట్ ఉండే అది ఎక్స్ప్లోర్ చేసాము చాలా లోపలికి వెళ్ళి అదైతే అద్భుతం అసలు లైఫ్లో ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ చేయలే సో అక్కడికెళ్ళినప్పుడైతే మస్త్ అనిపించింది ఇంకొకటి ఒక చిన్న రూట్ నుంచి వెళ్ళాలనంటే ఇప్పుడు వరకు ఎప్పుడు అట్లా ట్రిక్కింగ్ లైక్ ట్రిక్కింగ్ ట్రిక్కింగ్ అయితే ఎప్పుడు చేయలే నా లైఫ్లో కానీ ఫస్ట్ టైం అక్కడ చేసినట్టు అనిపించింది ఇంకొకటి మురుడేశ్వర్ కానీ గోకర్ణ కాని రెండిట్లో బీచెస్ బీచెస్ మాత్రం అద్భుతంగా ఉండే ఎంత బాగుండే అంటే అంత బాగుండే బీచెసు అసలు బీచెస్లోన మేమున్నది అనిపించింది అసలు బీచెస్ ఇంత బాగుంటాయా అని అనిపించింది కానీ ఏమంటే మొత్తం సాల్ట్ వాటర్ బీచ్లో ఎక్కువ ఓషన్స్ కాబట్టి సాల్టే సాల్ట్లోనే ఉంటాయి సో అవి ఎక్కువ సాల్ట్ కాబట్టి కొంచెం స్కిన్ ఏమంటారు ఎలర్జీ లాగా అయింది ఎప్పుడైతే మనం వాటర్లో ఆడి బయటకు వచ్చామో

అది వేరే ఇది వేరే సో అలా వెళ్ళినప్పుడు ఒక ఫీలింగ్ ఉండే ఇలా వెళ్ళినప్పుడు ఒక ఫీలింగ్ ఉండే సో ఇద్దరూ ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీ కానీ రెండు బాగున్నాయి వెళ్లిన ఫీలింగ్స్ గోకర్ణ అయితే అసలు ఎంత బాగుండెనో గోకర్ణల మెయిన్లీ మెయిన్ ఏమున్నాయి అంటే పైన మొత్తం ఇలా గోపురము ఆపై వరకు ఉండే మస్తు ఉండే అసలు అది ఇంకొకటి శివుడు మురుడేశ్వర్లోనేమో శివుడు చాలా పెద్దగా ఉండే శివుడు సో ఒక సైడ్ టెంపుల్ ఉంది ఒక సైడ్ ఏమో శి శివుడు ఉంది స్టాచ్యూ ఉంది విగ్రహం అది చాలా పెద్దగా ఉంది గుడి చాలా పెద్దగా ఉంది మెయిన్ ఏందంటే ఈ సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ఈ హాలిడేస్లో వెళ్ళాం కాబట్టి మెయిన్ పాయింట్ ఏంటంటే రష్ ఎక్కువగా ఉండే సో అది ఒక కొంచెం ఇబ్బంది అనిపించింది దర్శనంకి వెయిట్ చేయడము అది కానీ మిగిలిన పార్ట్ బీచెస్ అయితే అస్సలు అద్భుతం అసలు బీచెస్లో ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాము ఆ వేవ్స్ వస్తుంటే దాంట్లో దూకుడం కాని ఆ వేవ్స్లో ఇంకొకటి షిప్ ద్వారా మేము వెళ్ళాము షిప్స్ నుంచి ట్రావెల్ చేసేసి షిప్ రైడింగ్ కానీ వాటర్ రైడ్ కానీ మస్తుండే అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాము ఇంకొకటి ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది అరే ఓషన్లో ఏమైనా అవుతుందా అంత లోపలికి వెళ్తే కానీ ఏమవ్వదు ఎలా అంటే మనము ఎప్పుడైతే వెళ్తాం కదా అప్పుడు ఏమంటే మెయిన్ పాయింట్ అక్కడికి వెళ్ళినప్పుడు